అది మారేడుమల్లి వెళ్ళాలండి నేను ఫ్యామిలీతో ఒక నలుగురు ఉంటారు ఎంత అవుద్దండి

సరే అండి ఎంత అవుద్దండి ఎంత అవుద్దండి సరే బుక్ చేయండి బుక్ చేయండి బుక్ చేయండి ర మెసేజ్ పెడతాను అండి మెసేజ్ పెడతాను ఇస్తాను లేండి ఇస్తాను ఫోన్పే చేస్తానులేండి ఓకే అండి